హలో అన్న అన్న అలంకార్ థియేటరా అన్న అన్న ఇది నెక్స్ట్ వీక్ మేము ఫ్యామిలీతో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం అన్న మన భోళా శంకర్ మూవీ ఉంది కదా నెక్స్ట్ వీక్ ఒక థర్టీ టికెట్స్ రిసర్వ్ చేసి పెట్టాలి అన్న అన్న చూడండి అన్న ప్రతిసారి మన థియేటర్కే వస్తుంటాం మనం అదే అన్న ఫ్యామిలీతో వస్తున్నాను అన్న ప్రీమియర్ షోస్ ఏమి వద్దన్న మనకు ఆఫ్టర్నూన్ షో అయిన చాలు అరే చూడు అన్న బుక్మైషోలో చూసాను ఒక టూ రోస్ ఖాళీగా ఉన్నాయి అందులో చూడండి అరే అలా అంటే ఎట్ల అన్న సరే ఓపెనింగ్ డే కాకుండా ఇంకా ఏదైన డే అవైలబులా మరి అన్న వీకెండ్స్ అంటే కష్టం అన్న మనకు సాటర్డే సండే అయితే కుదురుతుంది వీకెండ్ అంటే కూడా అట్ల అదే మా ఫ్రెండ్ చెప్పాడు కొంచెం ఇట్ల మీరు మాట్లాడితే వేస్తారని ఏంది అన్న సరే ఎంత ఖర్చు అయిన పర్లేదు అన్న ఆ ముప్పై పక్కకు పెడితే ఫ్యామిలీతో కొంచెం ఎంజాయ్ చేస్తాం చిరంజీవి అన్న సినిమా అన్న అది చిరంజీవి అన్న సినిమా చూడమా అదే అదే ఖర్చు పర్లేదు అన్న నాకు ముప్పై టిక్కెట్లు అయితే పక్కకు పెట్టేయ్యండి ఓపెనింగ్ డైనే అన్న మనకు వేరే రోజులు ఎందుకు మరి ఇంక పర్లేదు అన్న ఈవెనింగ్ షో మనకు దగ్గర కదా అన్న థియేటరు ఓకే అన్న బాల్కనీ టిక్కెట్లే కదా ఓకే అన్న థాంక్స్ అన్న